పశుపెంపకంలో ఇంకా చేపట్టబడిన వ్యాపారాలు ఏమిటి అంటే అది పాల వ్యాపారం పాలు పెరుగు నెయ్యి తయారుచేసి అమ్మడం పాల పదార్థాలతో ఇంకా ఏమైనా తయారుచేసి అమ్మడం తినే ఆహార పదార్థాలు అమ్మడం ఇలా ఇంకా చాలా ఉత్పత్తులు చేసుకోవచ్చు పశువుల ద్వారా బర్రెల ద్వారా ఆవుపాల ద్వారా పాల ద్వారా ఎన్నో తినుబండా ఆహారాలు చేసుకోవచ్చు ఇంకా వేరే వేరే ఉపయోగపడే మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు